స్కూల్లో నాకిష్టమైన సబ్జెక్ట్ మ్యాథమెటిక్స్ నాకు అది ఎందుకు నచ్చిందంటే గణితము అంటే నాకు చిన్నప్పటి నుంచి ఒక మంచి అనుభవాన్ని ఇచ్చిన ఒక సబ్జెక్ట్ ఎందుకు అంటే ప్రేమించటానికి ఒక కారణం చెప్పు అంటే మనం చెప్పలేము కానీ ద్వేషించటానికి ఎన్ని కారణాలు ఉన్నాయంటే ఎన్నైనా చెప్పగలం ఇది కూడా అంతే ఒక సబ్జెక్ట్ మనకి ఎందుకు నచ్చింది అంటే మనకి తెలియదు మనకి ఏదైతే బాగా అర్రె ఇది నాదే అని అనిపిస్తుందో అది మన ఇష్టమైన సబ్జెక్ట్ అనేది అవుతుంది అలా నాకు మ్యాథమెటిక్స్ అలా అనిపించేది మరియు నాకు ఉన్న దృఢ సంకల్పం మేరకు నాకున్న తెలివి మేరకు నాకు ఇంకా ఎక్కువగా నీ సాయం సదా మేమున్నాం సిద్ధం సర్వ సైన్యం అనబడే ఒక ప్రశ్నలను చూసి ఆ ప్రశ్నను ఏ విధంగా అయితే మహిమాన్విత మంత్రము నీ నామము అని నేను తిరిగి చెప్పగలను అటువంటి క్లిష్టమైన ప్రశ్నలను నేను ఆనందించే సరైన సమాధానం కనుక్కుంటే అదొక ఆనందం కలిగి వస్తుంది ఆ ఆనందము నాకు ఏ సబ్జెక్ట్లో కలుగలేదు అందుకే నాకు మ్యాథ్స్ అంటే బాగా ఇష్టమైన సబ్జెక్ట్